నాకు మా దగ్గర సంక్రాంతి పండగ అంటే నాకు చాలా బాగా ఇష్టం నాకు సంక్రాంతి పండగ రోజు పొద్దున్నే లేచి మార్నింగ్ ఫైవ్ ఫోర్ ఆ టైంకి లేచి మంచి మంచి ముగ్గులు వేసి పిత పిత ముగ్గులు వేసి కలర్స్ వేయడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టం మాకు సంక్రాంతి రోజు మా పండుగ స్పెషల్ ఏమిటంటే కోడిపందాలు కొత్త పెళ్ళైన కొత్త కూతుర్లని అల్లుళ్ళని తీసుకునిరావడం జరుగుతుంది సంక్రాంతి పండుగ రోజు మురుకులు సకినాలు గ్యారలు అప్పాలు చేయడం జరుగుతుంది ఈ అప్పాలు అనేటివి చాలా స్పెషల్లు పొద్దున లేవగానే మంచి రంగురంగుల ముగ్గులు వేసి గోమాత రావడం జరుగుతుంది ఇంటికి గోమాత ఉండు కోడిపందాలు కూడా జరుగుతాయి ఈ కోడిపందాలలో మేము అందరం వెళ్ళి పాల్గొనడం జరుగుతుంది ఈ కోడిపందాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం చానా బావుంటాయి కోడిపందాలు అనేటివి అందరితో సంతోషంగా ఉండడం కూడా నాకు చాలా ఇష్టం సంక్రాంతి రోజు ఈ పండుగ అంటే అందరికీ చాలా ఇష్టం కొత్త బట్టలు కుట్టించుకోవడం అప్పాలు వేయడం కొత్త అల్లుళ్ళు వస్తారు కూతుర్లు వస్తారు చుట్టాలు అందరూ రావడం జరుగుతుంది సో నాకు అందుకనే ఈ సంక్రాంతి పండగ అంటే నాకు చాలా ఇష్టం మా మా దగ్గర సంక్రాంతి పండుగ అనేది చాలా అంటే చాలా స్పెషల్ ఈ పండుగ ఈ పండుగను అందరం జరుపుకోవడం జరుగుతుంది అందరం కలిసి మెలిసి ఎప్పటికి ఒకేలా ఉండాలని అందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది